అద్భుతమైన ప్రశ్న సైన్స్ టెక్నాలజీలా అంటే కొంతమంది విద్యార్థులకు బోరుగా గంభీరంగా అనిపించవచ్చు కానీ అసలు చూసుకుంటే ఇది ఖచ్చితంగా సరదా ప్లస్ ఆశ్చర్యం కలిపిన ప్రపంచం ఈ విద్యార్థులకు ఆసక్తికర ఆసక్తికరంగా మారాలంటే పాఠ్యాంశం కన్నా అనుభవమైన ముఖ్యం ఎలా అంటే ప్రయోగాల ద్వారా బోధన ఎక్స్పరిమెంట్ బేస్డ్ లర్నింగ్ పిల్లలకు చూస్తూ నేర్చుకునే పద్ధతి చాలా బాగాను పనిచేస్తుంది చిన్న చిన్న ప్రయోగాలు ఉదాహరణ అండాన్ని ఉప్పు నీటిలో తేల్చడం బల్బుతో సర్క్యూట్ రూపొందించడం వారిలో కుతుహలాన్ని పెంచుతాయి విజ్ఞాన ప్రదర్శనలు మోడగా తయారీ శాస్త్ర ప్రదర్శనాలలో పాల్గొనడం మోడళ్ళను తయారు చేయడం వంటివి విద్యార్థుల్లో సృజనశీలతను పెంపొందిస్తాయి అది వాళ్ళకి చదువు కాదు సొంతంగా సృష్టించుకోవడం అనిపిస్తుంది టెక్నాలజీని ఉపయోగించటం మరింతగా యూట్యూబ్ ఛానల్స్ కన్నా టెడ్ ఇ డి ఫిలిప్స్ గార్డ్ సైన్స్ యాప్స్ కన్నా టింకర్ కెరడిక్ సోలార్ సిస్టమ్ స్కోప్ ఉపయోగించడం వల్ల విజ్ఞానాన్ని వీక్షణీయంగా వినోదాత్మకంగా మారవచ్చు విద్యను ఫోన్ ఫ్రెండ్లీ చేయడం విద్యార్థులకి బాగా నచ్చుతుంది గేమ్స్ క్విజ్ ఎస్టిఈఎం టాయిస్ సైన్స్ ఆధారిత ఆటలు పిరియాడిక్ టేబుల్ బీంగో సైన్స్ ఎస్కేప్ రోమ్ అర్డనో రోబోటిక్స్ కిట్స్ వంటివి వారిని నేర్చుకునేలా చేస్తాయి అయినా అదే సమయంలో సరదాగా ఉంటుంది ప్రతీ పాఠశాలలో వీలైనంత వరకు సైన్స్ ఫన్ అవర్ ప్రవేశపట్టాలి రోజువారి జీవితంలో అనుసంధానం విద్యార్థులు రోజు తాగే నీటి శుద్ధి ఎలా జరుగుతుందో చూపించడం వాళ్ళ వాడు మొబైల్ ఫోన్లోని టెక్నాలజీ గురించి వివరించడం సైన్స్ అంటే నిజానికి మన చుట్టూ ఉన్న ప్రతీదీ అనే భావన వారిలో నాటాలి కథల రూపంలో శాస్త్రం చెప్పడం గమనించారా చిన్నప్పటికీ గెలీలియో కథలు వినగానే చలించిపోయేవాళ్ళము జ్ఞానవేత్త జీవితాలు ఆవిష్కరణల వెనక కథలు చెప్పడం వల్ల నేను ఏదైనా కనిపెట్టాలి అనే స్ఫూర్తి వస్తుంది సంక్షిప్తంగా విద్యార్థులు సైన్స్ను ప్రేమించాలంటే సైన్స్ని పుస్తకాలు నుంచి బయటకు తీసి ప్రపంచంలోకి తీసుకురావాలి